గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐస్ క్రీమ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నారా అండి ఐస్ క్రీమ్సు ఏ ఫ్లేవర్లు ఉన్నాయండి మీ దగ్గర మాకు బట అదే మాకు ఎల్లుండి మా బ్రదర్ మేరేజ్ ఉంది దాంట్లో బట్టర్స్కాచ్ ఫ్లవర్ కావాలి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి సరిపోయేటట్టు మాకు ఎల్లుండి పొద్దున్న ఎయిట్ క్లాక్ వరకు వచ్చిన పర్లేదండి అవి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి సరిపోయేటట్టు అండి అది ఒక టెన్ కేజీ అండి ఓకే ఆ డిస్కౌంట్ ఏమి లేదా అండి అందులో

బ్రాంచ్ ఎక్కడ ఉందండి మీది మాకు చంపాపేటలో ఫంక్షన్ హాల్ ఉంది కదండి అక్కడికి కావాలి ఓకే ఓకే ఎల్లుండి ఎయిట్ ఓ క్లాక్ వరకు కావాలి థ్యాంక్ యూ సార్